టెలీలెస్ స్పా న్ వెల్నెస్ సెంటర్ మేడం చిత్తూర్కి టూ డేస్ టూరిస్ట్ వచ్చి ఉన్నారు అడ్వాటైస్మెంట్ ఇస్తారా మేడం ఆ బోర్డుకి ఇంకా ఎక్స్ప్లైన్ చెయ్యాలేమో కొంచెం

మేడం అది యునిసెక్స్ స్పానా నేను నా మిసస్స్ వస్తే వచేస్తాము మేడం అవును ప్యాకేజ్ ఎంత ఉంది మేడం

ఓకే మేడం అవును మేడం నేను మాట్లాడతాను

ఓకే మేడం మీ టైమింగ్ ఎంత మేడం మార్నింగ్

ఓకే మేడం ఏమైనా టైమింగ్ బుక్ చెయ్యాలా మేడం

ఓకే మేడం థ్యాంక్యు మేడం